మేడం గుడ్ మార్నింగ్ మేడం మేడం నాకు చాలా రోజులు నుంచి కొంచెం అనీజీగా ఉంది సో తెల్లబట్ట అనేది అవుతుంది దానివల్ల ఏం ప్రాబ్లం ఉందో తెలియట్లేదు నాకు అలా ఎప్పుడూ అవ్వట్లేదు కానీ ఈ మధ్యలనే అవుతుంది ఎందుకో అర్థం కావట్లేదు నాకు ఏజ్ ఇప్పుడు ఫిఫ్టీ ఏం లేదు మేడం ఇప్పుడు ఫిప్టీ ఉంటుంది నా ఏజ్ ఫిప్టీ పైనే ఉంటుంది

ఓకే

అవును

ఓకే ఇంతకు ముందు ఎప్పుడు లేదు మేడం ఈ మధ్యలోనే అవుతుంది ఎందుకో ఏమో అలాగా

ఓకే

సరే టాబ్లెట్స్కి తగ్గిపోతుందా అండి టాబ్లెట్స్ ఎన్ని మూడు నాలుగు నెలల నుంచి అట్లా ఉంది మేడం

సరే ఎప్పుడు రమ్మంటారు మేడం మరి ఓకే మేడం రేపు వస్తాను